కార్మికులు రైతులు జీవితాల పట్ల ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల నా అభిప్రాయం ప్రభుత్వాలు నిరంతరం కార్మికులు రైతుల సంక్షేమం కోసం పథకాలను రూపొందిస్తూ ఉన్నాయి అయితే వాటి అమలులో ఫలితాలు ఇంకా చాలా మెరుగుదల అవసరం ఉంది కార్మికుల పరంగా సానుకూలం కనిష్టత వేతనాలు పెన్షన్ పథకాలు ఉపాధి హోమి పథకాలు ఒక స్థాయికి ఉపా ఉపయోగం కలిగిస్తున్నాయి ఆ సంఘటిత కార కార్యక్రమాల కోసం కొంతమంది లభ్యోధ పడుతున్నారు లబ్ లబద్ది లబ్ధి పడుతున్నారు సమస్యలు వేతనాలు సరైన అమల లోపం కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు ఇంకా బలహీనమే ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు సర్ స సర్విద్దం లేవు రైతుల పరంగా సానుకూలం రైతు బరోసా పంట బీమా రుణమాఫీ ఉచిత సే సాగునీటి పథకాలు రైతులకు కొంత ఊరటని ఇస్తున్నాయి రైతు బజార్లు ఎఫ్ ఎఫ్ఓపిఎస్ ఏర్పాటు కూడా సానుకూల మార్పులు తీసుకున్నాయి వాటి వల్ల వచ్చే సమస్యలు పంటలకు సరియైన ధరలు అందకపోవడం పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండగా ఆదాయం తగ్గిపోవడం రైతు ఆత్మహత్యలు ఇంకా చరిత్రలోనే మిగిలిపోతున్నాయి నాణ్య పథకాలు ఉన్న వాటి అమ్మలు కొన్ కొన్నిసార్లు రాజకీయ ఉద్దేశాలు కలిగినవి కాకపోవడం మొత్తంగా ప్రభుత్వం చేసిన కృషి నుంచి పునాది వేసాయి కానీ పూర్తి సంతృప్తిగా ఉందా న్యాయం పూర్తిగా జ జరిగింది అనే భావన కలగట్లేదు సమస్యలు మనలను తొలగించే విధంగా బలపడే చర్యలు ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది పథకాలు తాత్కాలిక సమయం మాత్రమే కానీ రైతు కార్మికులకు సిద్ధమైన అభివృద్ధి కోసం శాశ్వత న్యాయపరమైన మార్పులు అవసరం